వంట చేయడం అనేది నా ఒక వృత్తి నేను వంట చేస్తే ఆలు ఫ్రై చేస్తే చాలా బాగా నచ్చిందని తింటారు ఇంక నేను తలకాయ మాంసం వండితే కొబ్బరి గసాలు వేసి వండితే చాలా రుచిగా తింటారు మా వాళ్ళు ఇంకా మా ఆయనకైతే శనగపిండితో బోండాలు చేసి పెడితే బాగా తింటాడు ఇంకా పాయసం చేస్తే పెసరపప్పును బియ్యం వేసి పెరుగు పాయసం చేస్తే చాలా స్వీట్గా తింటారు మా ఆయన మా ఆయనకు పప్పుచారు కావాలి పప్పు చారు చేస్తే మటుకు మంచిగా తింటాడు ఇంకా ఆయనకు చికెన్ ఫ్రై కావాలి చికెన్ చికెన్ కొబ్బరి గసాలు వేసి వండితే మంచి మంచిగా తింటాడు మా ఆయన ఒక రోజు మిగిలితే రెండో రోజు కూడా బాగా తింటాడు ఇంకా నేను నా పిల్లలకు పెళ్లయిన కాని నా మా అల్లుళ్ళు వచ్చిన కాని నేను బోటి కూర వండితే చాలా బాగా తింటారు రుచిగా ఉంటుందని తింటారు నేను పప్పుచారు చేస్తే దాంట్లో మునక్కాడలు తర్వాత ముల్లంగి వేసి పప్పుచారు చేస్తే చాలా టేస్ట్గా ఉందని తింటారు మళ్లీ నేను మటన్ వండుతాను కొబ్బరి గసాలు వేసి మంచిగా టమాటా వేసి దగ్గర దగ్గరి చేస్తాను మంచిగా చాలా బాగా తింటారు ఇంక నేను చేపల పులుసు చేస్తే మటుకు నల్ల చింతపండుతోని చాపల పులుసు చేస్తే మామూలుగా నేను ఉల్లిపాయలు జీలకర్ర మెంతులు రెండూ వేస్తాను ఆ రెండేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది టమాటలు ధనియాలు అవన్నీ ఏమీ వేయనేను అవి వేస్తేనే చాలా బాగా తింటారు చాలా బాగుంటుంది ఇంకా కాళ్ల కూర వండితే మటుకు కాళ్లు మంచిగా ముందుగానే ఉడికిచ్చి దాన్ని మంచిగా గ్రేవ్ తీసి నీళ్లు నీళ్లు తీసేసి మా ఆయనకు తాగిపిస్తాను మళ్ళీ కాళ్లను ఏమి చేస్తానంటే దాన్ని మళ్ళీ కొబ్బరి గసాలు వేసేసి కూర వండి పెడతా చాలా బాగా తింటాడు మా ఆయనకు రోజు గుడ్డు పాలు ఇస్తే మటుకు మంచిగా తిని మంచిగా ఉండే పుష్టిగా ఉండే మా ఆయన ఏది పెట్టిన మంచి తిని అరిగించుకున్నాడు మళ్ళీ కావాలంటే పాయసం కాకుంటే రొట్టెలు చేస్తే రొట్టెలు పప్పులో నేను పప్పు చేస్తే మునక్కాయలు అవి వేస్తాను కదా చాలా బాగుంటుంది అది మంచి మెత్తగా నానబెట్టి ఇస్తే మంచి మంచి తింటుండే మా ఆయన ఇంకా మళ్ళీ కావాలంటే పాల కూరలో రొయ్య లేసి చాలా ఫ్రైడ్ లాగా చేసుకుంటాను టమాటా రొయ్యలు కూడా బాగా వండుతాను నేను నాకు చాలా ఇష్టము బొమ్మిడి చాపలు ఉల్లిగడ్డ లేసేసి పులుసు పెట్టి ఆ పులుసు చాలా ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం అది నేను అది తింటాను ఇంకా రొయ్యలు అయితే మంచి పచ్చి రొయ్యలు అయితే దాన్ని పిక్కలు తీసేసి పిక్కలు తీసేసి మంచిగా ఉల్లిపాయలు వేసేసి దాన్ని మంచిగా మంచిగా వండుతాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బగారా అన్నం వండితే మటుకు పల్లీలు టమాటాలు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి బగారా రైస్ చేస్తాను మా ఇంట్లో మాకు బిడ్డలు మా అల్లుళ్ళు కూడా చాలా టేస్ట్గా తింటారది నాకు కూడా చాలా ఇష్టం బగారా అన్నం అంటే గరం మసాలా పల్లీలు టమాట పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి మంచి దగ్గరికి అయిన తర్వాత నీళ్లు పోసి దాన్ని బగారా వేసి బియ్యం వేసేసి బగారా అన్నం వండితే చాలా బాగుంటుంది నాకు ఇంకా ఇష్టమైనవి అంటే రక్తంతోనే నల్ల నల్ల చేస్తాం అది ముందు నీళ్లలో ఉడకపెట్టేసి తీసేసి దాన్ని నూనెసి నూనెలో ఆ రక్తాన్ని ఫ్రై చేస్తా

దాన్ని తీసి మళ్ళీ నూనె వేసి కొత్తిమీర కరివేపాకు కొబ్బరి పొడి వేసి దాన్ని మంచి దగ్గరికి ఫ్రై చేస్తాను అది కూడా చాలా ఇష్టం తోని తింటారు ఇంక తలకాయ మాంసం అయితే మామూలుగా కొబ్బరి గసాల వేసి వండితే అది కూడా నాకు పచ్చి పచ్చి తలకాయ కూర చాలా ఇష్టము అది కూడా మంచిగా తింటాను ఇంకా మేము తిల్లీలు నాన్ మేక తిల్లి ఉంటుంది ఆ తిల్లిని తెచ్చేసి ముక్కలు కోసి దాన్ని ముందుగాల ఉడక పెట్టేసి ఉప్పు కారం వేసి ఉడక పెట్టి దాన్ని నూనెలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మెదడు మేక మెదడు ఆ మేక మెదడును తీసుకొచ్చి ఉడుకు నీళ్లలో వేసేసి దాన్ని మంచిగా ఉల్లిగడ్డ వేసి వేయించి పెడితే మా ఆయన చాలా ఇష్టంగా తింటాడు అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంత టేస్ట్ అయితే నేనైతే మా వాళ్ళు అయితే నా టేస్ట్ అయితే చాలా నచ్చుతారు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా అది కూడా మళ్ళీ ఇంకా ఇవన్నీ చాలా బాగుంటాయి పాలకూర రొయ్యలు పాలకూర రొయ్యలు వేసి ఒక టమాట వేసేసి దగ్గరికి ఫ్రై చేస్తా అది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి మా వాళ్ళంతా తింటారు ఇంకా మనం పోలేలు అంటాం పోలేలు అనేదాన్ని పప్పు ఉడకబెట్టేసి ముందుగాల మిక్సిలో వేసి మెత్తగా చేసి దాన్ని మళ్ళీ చక్కెర పొడి చేసి చక్కెర దాంట్లో కలిపేసి ఇలాచీల పొడి ఏసి దాన్ని పోలేలు చేస్తా మంచి సన్నగా వస్తాయి చాలా బాగుంటుంది తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంది ఇంకా కావాలంటే ఇక పాయసం అయితే బియ్యం పెసరపప్పు రెండు కలిపి ఉడక పెట్టేస్తా ముందు తర్వాత చక్కెర వేసి దాని ఇలాచీల పొడి వేసి దింపి తింటాము చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది ఇక సేమియా పాయసం అనేది ముందుగాల నేతిలో వేయించుకుని తీసి దాన్ని మళ్ళీ నీళ్లేసి నీళ్లలో వేసేసి దాని పక్కకు పెట్టేసి పాలు కాబేటి పాలలో చక్కెర ఇలాచీల పొడి ఎసి పక్కకు పెట్టుకొని ఈ సేమియా పాయసం చల్లబడ్డ తర్వాత దాంతో కలుపుకుంటే చిక్కదనం వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది సేమియా పాయసం అది సేమియా పాయసం చాలా బాగుంటుంది చాలా నాకు ఇష్టం నచ్చింది ఈ వంటకాలన్నీ మా వాళ్ళందరూ బాగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మా వాళ్ళకి ఇవన్నీ అంటే చాలా ఇష్టం